సార్ నేను టు వీక్స్ క్రితం మా అబ్బాయి యూనిఫామ్ కొట్టమని మీకు క్లాత్ ఇచ్చాను భరత్ సార్ సా ఆ రెడీ అవును సార్ రెడీ అయ్యిందా నేను రేపు వస్తాను సార్ రేపు తీసుకుంటాను అంతే కాకుండా ఇంకో మా ఫ్యామిలీలో మా చిన్నబ్బాయి ఉన్నాడు తనకి కూడా యూనిఫామ్ కావాలంటే నేను జాయిన్ చేస్తున్నాను సో తను కూడా యూనిఫామ్ సో ఎంత తీసుకుంటారు సార్ పేమెంట్ అంటే తా మా చిన్నబ్బాయితో పాటు నేను కూడా డ్రెస్ కుట్టించుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే ఫార్మల్స్ ఆఫీస్ వేర్ కోసం సో మీరు చెప్పే దాన్ని బట్టి నేను కుట్టించుకోవాల లేదా ఆలోచిద్దాం అనుకుంటున్నాను

ఇప్పుడు పెద్ద అబ్బాయి కాకుండా చిన్న అబ్బాయి ఒక రెండు చేతులు నేను ఒక రెండు తీసుకుందామనుకుంటున్నాను ప్యాంటు షర్టు అది మీరే చెప్పాలండి మీరు ఎలా అయితే చెప్తారో దీన్ని రెండు కలిపితే ఎలా ఉంటుంది విడిగా ఎలా ఉంటుందో మీరు చెప్తే దాని ప్రకారం నేను చెప్తాను ఓకే

ఓకే ఇప్పుడు నేను క్లాత్ తెచ్చుకున్నాను కా కానీ ఇప్పుడు అది దాన్ని నేను సర్చ్ చేసి తెచ్చేలోపు మీరు మీ దగ్గర ఏవన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారా క్లాత్ ఇవ్వడానికి ఓకే మీకు షాపులోనే దగ్గరలో ఉన్నాయా ఓకే సో మీ దగ్గర క్లాత్ రెడీగానే ఉంటుంది మేమొచ్చి ఇలాంటిది కావాలో సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీరు ఇవ్వగలతానంటారా ఓకే

అవును అవునవును ఇప్పుడు షాప్లోనే ఉన్నారా

ఓకే షాప్ టైమింగ్స్ చెప్తారా ఒకసారి మార్నింగ్ చెప్పండి ఓకే ఓకే మార్నింగ్ టెన్ టు యా ఓకే అండి వస్తాను థ్యాంక్ యు